ఆ చెప్పండి ఎవరు ఆ అవునండి ఆ ఓకే అండి ఆ ఓకే అండి ఆ పెద్దబాబు ఎల్కేజీ యా యుకేజీ యా సెకండ్ క్లాస్ ఆ అంటే ఫస్ట్ పెద్ద బాబుకు అయితే మినిముమ్ ఫార్టీ కే ఉంటుంది ఆ చిన్న బాబుకి థర్టీ కే ఉంటుంది ఆ అది అంతే అండి ఫీజులు ఇప్పుడు ప్రస్తుతం అయితే అలాగే ఉంటాయండి అదికాక మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సార్ బస్సు ఉంటుంది నెక్స్టు బుక్సు అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం సార్ ఆ కంపల్సరీగా ఉంటుంది సార్ అన్ని అన్ని దిక్కులకు వెళుతుంది ది మా బస్సు నెక్స్టు ఆ ఈ పిల్లలకి గేమ్స్ అన్నీ ఉంటాయి అంటే చదువు ఒకటే అనుకుంటారు కానీ చాలా వరకు గేమ్స్ అన్నీ ఆడిస్తాం నెక్స్టు డిసిప్లేన్గా ఉంచుతాం మెయిన్ మా స్కూల్లోని మీరూ డబ్బులు కట్టినప్పుడు మేమే ఇస్తాం బుక్సు మీరు కొనుకోనవసరంలేదు మీరు డబ్బులు కడతారు కదా ఆ డబ్బుల్తో మేము కొనేస్తాం మా దగ్గర ఆల్రెడీ మేము వేరేగా బుక్స్ని కొనేస్తాన్నమాట యూనిఫామ్ కూడా మీరు డబ్బులు పే చేస్తే మేము ఇస్తాం అది అది ఆ మీరు ఫస్ట్ పే చేస్తే మేము ఇస్తాం అన్నమాట ఆ ఆ ఆ అందులోనే అందులోనే అన్నీ అందులోనే వస్తాయి ఆ అ మీరు మీ బా అదే మా టీచర్స్ గట్రా అందరూ హైలీ ఎక్స్పీరియన్స్తో ఉంటారు అందరూను

ఫ్రెషర్ అడ్మిషన్ మెయిన్ ఫీజు ట్వంటి టూ థౌసండ్ ఉంటుంది సార్ ఆ ఫర్ ది గర్ల్స్ ఆ ఆ ఓకే సార్ అండి పర్లేదు